ఏ ఐ అనేది చాలా రంగాల్లో ఉపయోగపడుతుంది వాటి ప్రభావం అనేది ఎక్కువ చెడునే ప్రభావితం చేస్తుంది ఏ ఐ ద్వారా మనకు చాలా

ఎంత ఉపయోగపడుతుందో అంతా దానివల్ల నష్టం అనేది వస్తుంది ఏ ఐల ద్వారా ఎక్కువ అమ్మాయిలు అమ్మాయిల ఫోటోలు మార్ఫింగ్ అనేది చేయబడుతుంది దీని ద్వారా వాళ్ళు ఎక్కువ శాతం ఆత్మహత్యకు పాలుపడుతున్నారు ఇలా చేయడం ద్వారా వాళ్ళ కుటుంబం పరువు ఇంకా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల సూటి పోటి మాటలతో వాళ్ళు మానసికంగా కుంగిపోతారు ఇలా చేయడం ద్వారా వాళ్ళ కుటుంబం కూడా పురుగుల మందు లేకపోతే ఆత్మహత్యకు పాలుపడుతున్నారు అమ్మాయిలు ఎక్కువ ఫోన్లో వాళ్ళ ఫోటోస్ అనేవి పెట్టడం మంచిది కాదు ఏ ఐ ద్వారా ఎక్కువ బ్యాంకుల విషయంలో రైతులుకి ఎక్కువ నష్టం అనేది కలుగుతుంది ఎలానంటే హ్యాకర్లో ఇలా మధ్య తరగతి కుటుంబాలకు వాళ్ళు ఫోన్ చేసి మీ ఎస్ బీ అకౌంట్ నెంబర్ అనేది ఇవ్వండి మీకు మేము డబ్బులు ఇస్తామ లేకపోతే వేరే ఏదైనా ఉద్యోగాలను కల్పిస్తాము అనేవి చెప్పడం ద్వారా వాళ్ళు ఏది కూడా ఆలోచించకుండా వాళ్ళకి డబ్బులు పంపిస్తున్నారు పంపించిన తర్వాత ఆ నెంబర్స్ ని ఆ నెంబర్స్కి కాల్ చేస్తే వాళ్ళు దానికి ఎలాంటి స్పందన స్పందించరు అలా స్పందించినప్పుడు వాళ్ళు దగ్గరలో ఉండే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఇలా మాకు కాల్ చేసిన కాల్ చేశారు మా నుంచి డబ్బును తీసుకున్నారు అని అంటే అప్పుడు బ్యాంక్లో ఉన్న వ్యక్తులు మేము ఎలాంటి కాల్స్ మీకు చేయలేదు మరియు మా దగ్గర నుంచి అంటే మీ దగ్గర నుంచి మేము ఎలాంటి డబ్బులు కూడా తీసుకోలేదు అని చెప్తున్నారు అలా చెప్పడం ద్వారా వాళ్ళు ఎవరికి ఎవరిని నమ్మి వాళ్ళు ఆ డబ్బుని కొట్టారో కూడా వాళ్ళకి తెలియడం లేదు ఇంకా ఇదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో మనము ఇలా కంప్లైంట్ ఇస్తే వాళ్ళు దాన్ని అసలు పట్టించుకోరు దాని మీద ఎఫ్ ఐ ఆర్ కేస్ అనేది కూడా ఫైల్ చేయ్యరు ఆ డబ్బు అనేది చాలా తక్కువ విలువ కలిగి ఉంటే దాన్ని వదిలేయొచ్చు కానీ వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఉన్న మనీ అనేది సగానికి సగం ఆ హ్యాకర్ల చేతిలో ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఉండే డబ్బులు అన్ని పోయి ఎవరు సహాయం చేయలేని స్థితికి వాళ్ళొస్తారు ఇంకా ఈ హ్యాకర్ల ద్వారా ఏంటి అంటే మన దేశంలో ఎక్కువ నిరుద్యోగులున్నారు వాళ్ళు ప్రతీదీ సెల్ఫోన్లో చూస్తా ఉంటారు అంటే ఏ ఉద్యోగాలు వస్తే ఎప్పుడు అప్లై చేయాలి ఇలా అని అయితే దీన్నే వాళ్ళు ఆసరగా తీసుకొని ఆ హ్యాకర్లు వీళ్ళకి కాల్ చేసి మా దగ్గర ఇలాంటి జాబ్స్ ఉన్నాయి మీకు నెలకు ఇంత జీతం మీరు ఇక్కడ దగ్గరలోనే ఉన్న హైదరాబాద్ కంపెనీకి రండి మీకు జాబ్ ఇస్తాను అని చెప్పి వాళ్ళని మోసం చేస్తారు ముందు ఇలా చెప్పగానే వాళ్ళంటారు అంటే మీకు జాబ్లో తీసుకోవడానికి ఎంతో కొంత డబ్బులు చెల్లించవలసి వస్తుంది అని చెప్పగానే వీళ్ళు ఏమా త్రం ఆలోచించకుండా ఎంతో కొంత డబ్బులు వాళ్ళకి ఫోన్పే ద్వారాన్న జీపే ద్వారాన్న చేసి డబ్బులు పంపిస్తారు అలా పంపించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఏ ఏది కూడా వీళ్ళకి అంటే ఏ స్పందన కూడా వీళ్ళకి రాదు ఒకసారి డబ్బులు పంపించాక అప్పుడు వీళ్ళు ఎవరికి ఇలా డబ్బులు పంపించానో కూడా తెలియకుండా పోతుంది మరియు వాళ్ళు చెప్పిన ఈ కంపెనీలో ఇలా మా ఈ ప్రాంతంలో మా కంపెనీ ఇలా ఉంది అని చెప్తారు కానీ అక్కడికి వెళ్లిి చూసేసరికి అది అసలు ఆ కంపెనీ అనేదే ఉండదు ఆ ప్రాంతంలో కూడా ఎవ్వరూ ఉండరు అప్పుడు వాళ్ళక ఏం తెలుస్తుందంటే వాళ్ళు మోసపోయారు అని ఇలా మోసపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఎవ్వరూ అనేది సహాయం చేయరు